పచ్చని పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడాలంటే మనం ముందుగా వాతావరణాన్ని పాడు చేయకుండా ఉండాలి ఎటువంటి చెత్తను పారేయకూడదు పచ్చదనాన్ని కాపాడాలి పచ్చదనాన్ని లేదా నదులను పర్వతాలను ప్రభావితం చేస్తుంది మనం ఒకవేళ చెత్తను కాలుష్యం ప్లాస్టిక్ను వాడి వాటిని పడేస్తే అవి పచ్చని పర్వ పచ్చని చెట్లను పర్వతాలకు దెబ్బతీస్తాయి ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్నో చెడు సూచనలు జరుగుతాయి అవేమి లేకుండా పచ్చని పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడాలంటే మనం ఎటువంటి ప్లాస్టిక్ను ఎటువంటి చెత్తను పడేయకూడదు వాటిని ఎప్పుడైతే శుభ్రమైన బండి వస్తుందో శుభ్రం చేసే బండి వస్తుందో వాటికి వేసేయాలి వాళ్ళు పరిశుభ్రంగా చేసి వాటిని మళ్ళీ తయారు చేసి మంచిగా ప్రభావితం చేస్తుంది